పాము కాటు పురుగులు కుట్టడం వంటి జంతువులు కరవడం నుండి కొన్ని జాగ్రత్తలను మనం పాటించవచ్చు జంతువులను దూరంగా ఉంచాలి మనం ఎక్కడికి వెళుతున్నాము ఆ ప్రాంతాలను మనం పరిశీలిస్తూ ఉండాలి మనము పాము లేదా పురుగు ఉన్న ప్రాంతాలలోకి వెళుతూ ఉంటే జాగ్రత్తగా మరియు నెమ్మదిగా నడుస్తూ ఉండాలి అసాధారణమైన ప్రవర్తన కోసం జంతువులను గమనిస్తూ ఉండాలి ఒక జంతువు ఆందోళన చెందినట్లు లేదా భయపడుతున్నట్లు కనిపిస్తే దానిని దూరంగా ఉంచాలి లేనియెడల అది మనల్ని హాని చేసే అవకాశం మనకు ఉంటుంది తగిన రక్షణను ధరిస్తూ ఉండాలి మనము పాము లేదా పురుగు ఉన్న ప్రాంతంలోకి వెళుతుంటే పాము కౌంటర్లు లేదా పురుగు రిపెంలెంట్లను ఉపయోగిస్తూ ఉండాలి మీకు ఏదైనా జరిగితే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి పాము లేదా పురుగు కుట్టడం వల్ల తీవ్రమైన అనారోగ్యం లేదా ఒక్కొక్క సమయంలో మరణము కూడా సంభవిస్తూ ఉంటుంది పాము కాటు నుండి జాగ్రత్త పడడానికి కొన్ని నిర్దిష్ట చిట్కాలను నేను చెప్పాలని అనుకుంటూ ఉన్నాను పాము ఉన్న ప్రాంతాలను నివారిస్తూ ఉండాలి పాములు తరుచుగా ఎక్కువ మోతాదులో కొండలలోను చెట్లలోను మరియు ఇతర మొక్కలలో కప్పబడి ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాయి పాములను చూడడానికి ప్రదేశాలను బాగా పరిశీలిస్తూ ఉండాలి మీరు పాము ఉన్న ప్రాంతంలోకి వెళుతుంటే మీ ముందు వెనక ఉన్న ప్రాంతాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి పాము కౌంటర్లను ఉపయోగించాలి పాము కౌంటర్లు పాములను మీకు దగ్గరగా రాకుండా నిరోధించడంలో సహాయపడుతూ ఉంటాయి పురుగులు కుట్టడం నుండి జాగ్రత్త పడడానికి కొన్ని చిట్కాలను నేను చెబుతూ ఉన్నాను పురుగులు ఉన్న ప్రాంతాలను నివారించుతూ ఉండాలి పురుగులు తరచుగా చెట్లు చెట్ల పొదలు మరియు ఇతర మొక్కలతో కప్పబడిన ప్రాంతాలలో నివసిస్తూ ఉంటాయి పురుగు రిపెలెంట్లను ఉపయోగిస్తూ ఉండాలి పురుగు రిపెలెంట్లు పురుగులు మీకు దగ్గరకు రాకుండా నిరోధించడంలో సహాయపడుతూ ఉంటాయి మీ శరీరాన్ని మొత్తం శరీరాన్ని కవర్ చేసుకుంటూ ఉండాలి పురుగులు మీ చర్మం ద్వారా కుట్టగలవు కాబట్టి మీరు పురుగులకు దూరంగా ఉండాలనుకుంటే మీ శరీరాన్ని కవర్ చేయడం మంచిది ఈ విధంగా ఈ యొక్క మార్గాలను ఈ చిట్కాలను పాటించి జంతువులు అలాగే పాములు పురుగులు కుట్టకుండా ఉండడానికి కొన్ని మంచి మార్గాల్ని మనం పాటిస్తూ ఉండాలి